నేను మీషోలో ఒక కుత్తీ ఆర్డర్ చేసానండి సో అది ఇంటికొచ్చింది నేను తీసుకున్నాను వేసుకుని చూస్తే అస్సలు బాలేదండి అది నాకు ఎంతో బాగుంటదేమో మంచి కలర్ కదా అని అనుకున్నాను సో బాగలేదు కదా వేసుకున్న తర్వాతతేమో తర్వాత వాష్ చేసిన వెంటనే కలర్ పోయింది చిప్స్ వర్క్ అని చెప్పేసి ఇచ్చాడు కానీ ఆ చిప్స్ వర్క్ కూడా ఏమీ లేదు జస్ట్ వన్ టైం వేసినప్పుడు ఇలా వాష్ చేసే మొత్తం ఆ చిప్స్ వర్క్ అంతా పోయింది నాకేమో ఎంతో బాగుంటదేమో అని నేననుకున్నాను సో ఫైవ్ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాను మళ్ళీ రిటర్న్ తీసుకోండి అని చెప్పేసి అంటున్నాను రిటర్న్ తీసుకోండని చెప్తే అవ్వదు అని చెప్పేసి ఆయన అని మెసేజ్ వచ్చింది నాకు

సో నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుదామనుకున్నాను పార్టీకెల్దామనుకున్నాను ఏకంగా చూసినప్పుడు పిక్ చాలా బాగుంది కదా అది వేసుకునే రియల్గా బాగుంటుందేమో ఈవినింగ్ ఎమన్నా పార్టీస్ ఫంక్షన్స్ కూడా వేసుకుందాము ఈవినింగ్ టైమ్స్ ఫంక్షన్స్ కట్ట ఎక్కువ జరుగుతాయి కదా అని అనుకున్నాను కానీ ఒకటే వేసుకోవడం అసల బాగానే బాగాలేదు అసల ఆ ప్రోడక్ట్ అస్సలు బాగాలేదు